రన్నింగ్ మెరుగుపర్చడానికి బలం వసెతం మొబిలిటీ శిక్షణ చాలా అవసరం ఇవి గాయాలను తగ్గించడమే కాకుండా పనితీరును మెరుగుపరుస్తాయి వారానికి రెండు మూడు సార్లు ట్రైనింగ్ చేయడం వల్ల కండరాల బలం స్టామినా స్పీడ్ మెరుగుపడతాయి దిగువ భాగం బలం స్పాట్స్ స్క్వాడ్ హాంస్టోనింగ్ లంజెస్ లెగ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి కాల్పు రైజెస్ కాల్పు మజిల్స్ దిగువ పాదం బలబడతాయి హిప్ బ్రిడ్జెస్ గ్రూప్ హాంస్ట్రింగ్ బలంగా మారతాయి ఇలాంటివి చేయడం వలన మన కండరాలలోని బలం అనేది బాగా మెరుగుపడుతుంది అలాగే శిక్షణ అనేది చాలా మెరుగుపరిచేలా చేస్తుంది అందువలన ఇవన్ ఇవి చేయడం వల్ల మనకు మొబిలిటీ అనేది చాలా అవసరం